హలో పీకాక్ రెస్టారెంటా అండీ మేము బిర్యానీ ఆర్డర్ చేసాం ఓకే ప్యాక్ వచ్చింది కానీ అది ప్యా బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి మొత్తం కుళ్ళిపోయింది బ్యాడ్ స్మెల్ వస్తుంది అందులో ఫింగర్ పెట్టగానే మొత్తం స్టిక్కీ స్టిక్కీగా అయిపోయింది అసలు ఎందుకండీ ఇలాంటి బిర్యానీ పంపించారు ఇలాంటి బిర్యానీ పంపించి మీ రెస్టారెంట్ మీద ఉన్న మంచి ఒపీనియన్ అనేది పోయింది ఇంకొకసారి బిర్యానీ మళ్ళీ ఆర్డర్ చేయకుండా చేస్తున్నారు ముందువరకి చాలా బాగా ఉండేది ఇప్పుడు ఎందుకిలా జరిగింది అస్సలు మిస్టేక్ ఏంటి కుకింగ్ సెక్షన్ దగ్గరనా లేక్ లేదా మన ప్యాకింగ్ దగ్గరనా లేకపోతే ఎక్కడ జరిగింది నాకు తెలియడం లేదుగానీ ఇలాంటి బిర్యానీని పంపించి చాలా మిస్టేక్ చేశారు ఈ అస్సలు ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది చూసుకోండి ఇలాంటి బిర్యానీ తింటే మా మా పరిస్థితి ఏంటి అస్సలు మా ఆరోగ్యం ఎలా ఉంటుంది మేము ఎలా ఉంటాం కొంచెమైనా ఆలోచించండి ఎందుకు కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నారు అస్సలు ఎవరికీ చెప్పడానికి కూడా ఇలా ఛాన్స్ లేదు అంతకు ముందుకు మంచి ఒపీనియన్ ఉండే మీ రెస్టారెంట్ పైన ఎవరికైనా చెపుదామన్నా కానీ బెస్ట్ బిర్యానీ అంటే పీకాక్ రెస్టారెంట్ అని ఉండేది కానీ ఇప్పుడు ఆ ఒపీనియన్ని పోగొట్టారు ఇంకొకసారి ఎవరికీ చెప్పకుండా చేస్తున్నారు ఇంత వరెస్ట్ బిర్యానీ అస్సలు నేను ఎక్కడ చూడలేదు చూసుండను బ్యాడ్ స్మెల్ వస్తుంది అస్సలు ఓపెన్ చేయగానే తిందామంటే కూడా తినలేనంత ఘోరంగా ఉంది అంత వరెస్ట్ బిర్యానీ మేము ఎక్కడా చూడలేదు ఇంతవరకి అసలు ఎందుకండి కస్టమర్స్ని ఇబ్బంది పెడుతున్నారు మీ మిస్టేక్ ఏంటో ఒకసారి చూసుకోండి అలాగే అంతేగాని మమ్మల్ని మాత్రం ఇలా జేయకండి